నేను ప్రత్యేకంగా గర్వపడేంత డ్రాయింగ్ అంటే ఒకటి ఉంది మొబైల్ సైన్స్ ల్యాబ్ అనేది ఒక సంచార వాహనం ఆ వాహనం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక నెల రోజులు గ్రామాలలో ఉన్న అన్నీ పాఠశాలలకి వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులకి సులభతరంగా అర్థమయ్యేలాగ దానికి సంబంధించిన పరికరాలతో వచ్చి విద్యార్థులకు ప్రాక్టికల్గా అర్థమయ్యేలాగ బోధించేవారు అది నేను అంటే ఆ వాహనంలో ఏమేమి పరికరాలు తీసుకు వచ్చేవారు ఆ వాహనం ఆ వాహనంలో ఎవరెవరు వచ్చేవారు ఆ వాహనాన్ని కళ్ళకు కట్టినట్టుగా బోర్డు మీద డ్రాయింగ్ వేసాను దాన్ని చూసి మా డిఈఓ గారు నన్ను చాలా అభినందించారు